తెలుగు కాకుండా నాకు ఆంగ్ల సాహిత్యం చదవాలంటే చాలా ఇష్టపడతాను ఎందుకంటే ఆంగ్లం చదివేటప్పుడు ఆ యాస అనేది చాలా అందంగా ఉంటుంది వినడానికి చాలా బాగుంటుంది ఇంకా పొయమ్స్ చూసినట్లయితే ఆంగ్లంలో పొయమ్స్ అలాగే నావెల్స్ స్టోరీస్ ఎస్సేస్ అనేవి చాలా ఆకట్టుకుంటాయి ఇంకా అందులో పెద్ద స్టోరీలు రాసినప్పుడు అలాగే కొంతమంది జీవిత చరిత్రలు కూడా కొన్ని పుస్తకాల్లో మనము దొ మనకు దొరుకుతాయి మార్కెట్లో అలాంటి పుస్తకాలు చాలా దొరుకుతాయి ఇంకా ఒకవేళ నేను మార్కెట్లో లేని పుస్తకాలు తెచ్చుకోవాలంటే ఆన్లైన్లో అమెజాన్ ద్వారా కూడా నేను ఆర్డర్ చేసుకుని నేను తెప్పించుకుని చదువుకుంటాను